రైతుల ఆత్మహత్యలు గురించి చెప్పాలి అంటే రైతు చాలా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు లాస్ట్కి పంట వచ్చే టైంకల్లా ఏదో ఒక తుఫాను కానీ వేరే ఆటంకాలు వచ్చి అది పాడైపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు తరువాత గవర్నమెంట్ కూడా సరిగ్గా ఆర్థిక సహాయం ఇవ్వక అతను ఈ వ్యవసాయానికి చేసిన పెట్టుబడి రాక చాలా ఇబ్బంది పడి ఆత్మహత్యలకి కారణం అవుతుంది ఇలాంటి వారిని గవర్నమెంటే ఆదుకొని ఏంటి నీ బాధ ఎంతవరకు నువ్వు అప్పు చేసావు అప్పులో సగమైన నేను కట్టుకుంటాను నెక్స్ట్ పంటకి నేను ఏమైనా సహాయం చేస్తాను అని ఆదుకుంటే కొంతవరకు ఆత్మహత్యలు తగ్గుతాయని నా ఒపీనియన్ థాంక్ యూ